చాలామంది క్రీడాకారులు తమ కెరియర్ను ఆటలపై ఆధారపరుస్తారు వారు ప్రొఫెషనల్ క్రీడాకారులుగా ఆడుతారు మరియు వారు ఆ క్రీడలలో ఉత్తమమైన వారు ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ ప్రొఫెషనల్ క్రీడాకారులలో కొందరు లయోనెల్ మెస్సీ ఫుట్బాల్ క్రిస్టియానో రోనాల్డ్ ఫుట్బాల్

బ్రెడ్ పిట్ నటన జెన్నిఫర్ లారెన్స్ నటన బడులలో విద్యార్థులు తమ శారీరక శ్రేయస్సుని మెరుగుపరచడానికి మరియు సామాజీకరణకు సహాయపడటానికి ఆటల్లో పాల్గొంటారు చాలా బడులు విద్యార్థులకు విస్తృత శ్రేణి ఆటలను అందిస్తాయి వీటిలో ఫుట్బాల్ బాస్కెట్ బాల్ వాలీబాల్ టెన్నిస్ స్విమ్మింగ్ ట్రెక్కింగ్ మరియు హైకింగ్ ఉన్నాయి బడులలో ఆటలు విద్యార్థులకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి అవి విద్యార్థులకు శారీరక శ్రేయస్సును మెరుగుపరచడానికి సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి సమన్వయ మరియు సమన్వయంను మెరుగుపరచడానికి సహకారం మరియు జట్టు పనితీరుని అభివృద్ధి చేయడానికి పోటీ తత్వా తత్వాన్ని అభివృద్ధి చేయడానికి బడులలో ఆటలు విద్యార్థులకు ఒక ముఖ్యమైన భాగం అవి విద్యార్థులకు శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి మరియు అవి విద్యార్థులకు జీవితంలో విజయం సాధించటానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి